మ్యాన్షన్ హోస్ ఎంతండీ ఎందుకండీ రెండు వందలే కదండీ క్యాటర్ ఎప్పటి నుండండి నిన్నే కదా నేను పట్టుకెళ్తా ఓహో అన్ని బ్రాండ్లు మారాయా ఇదొక్కటేనా రేటు పెరుగుతా ఏసీ ప్రైమ్ ఎంత మూడు యాభైయా రాయల్ ఛాలెంజ్ ఎంత హాఫ్లా ఫుల్లులా క్యాటర్లా హాఫా సరే జేపీ ఉందా ఇంకేమున్నాయి మరైతే సరే అయితే మ్యాన్షన్ హోస్ ఒకటి ఇవ్వు

ఏమి వద్దండి ఇంక వద్దు చాలు చాలు చాలండి ఇది ఒకటి చాలండి ఓకే అండి